భారతదేశ చరిత్ర ఏమిటంటే అది ఈరోజు మనకు తెలిసినట్లుగా దేశాన్ని చాలా తీర్చిదిద్దింది మనకి గర్వకారణమైన చారిత్రక ఘట్టం ఏది అంటే స్వాతంత్ర ఉద్యమంలో మనకు ఇచ్చిన కొంతమంది అసాధారణ నాయకులు చాలామంది ఉంటారు ఎందుకంటే పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఉన్నప్పటి నుంచి చాలా అవకతవకలిగా చాలా అనర్ధాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక హింసించినట్లుగా అంతా వాళ్ళదే పై చేయి లాగా బతికే వాళ్ళు మన ఇండియన్స్ని అంతగా ఏ పదవిలో ఉండనిచ్చేవాళ్ళు కాదు అంతా వాళ్ళే మొత్తం చేసుకునేవాళ్ళు అలా చేయటం వల్ల మన దగ్గర అప్పట్లో ఉన్న చదువుకున్న వాళ్ళు కానివ్వండి మంచి ప్రతిభావంతులు గకానివ్వండి మనకి ఒక ఫ్రీడమ్ అనేది తీసుకురావడం కోసం బ్రిటిష్ వాళ్ళని తిరిగి వాళ్ళ దే వాళ్ళ దేశానికి పంపించేలాగా కొన్ని ఉద్యమాలు చేయటం ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా చేసి మనకి స్వాతంత్రం తెచ్చిన చాలా మంది మహానుభావులు ఉన్నారు గాంధీజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు చాలామంది ఇలాంటివి కొమరం భీం లాంటి వాళ్ళు మనకి తెలిసిన కొన్ని పేర్లు అయితే తెలియాల్సిన పేర్లు చాలా ఉన్నాయి ఎంతోమంది కృషి పట్టుదల వల్ల ఈరోజు మనకి ఇలా స్వాతంత్రం అనేది వచ్చింది